నాది ఏంటంటే నార్మల్గా మేము గుంటూరులో ఫస్ట్ నుంచి గుంటూర్లోనే ఉన్నాము గుంటూర్లో నాకు మా తాత ముత్తాతల దగ్గరనుంచి గుంటూర్లో ఉండడం నాకు గుంటూర్ ప్రతీ ఒక్కప్లేస్ బాగా తెలుసు అలాగే నాకు గుంటూరు నా గుంటూరు జిల్లా అంటే నాకు చాలా ఇష్టం అంటే ఏంటంటే గుంటూర్లో చా గుంటూర్లో బొంబాయ్ చట్నీ చాలా ఫేమస్సు ఎందుకంటే మా గుంటూర్లో బొంబాయ్ చట్నీ ప్రతీ ఒకళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా ఇష్టపడతారు అలాగే ఇష్టపడ్డం వల్ల ప్రతీ ఒకళ్ళు ఆ గుంటూర్లో బొంబాయ్ చట్నీ ఫేమస్ అని చెప్పి ప్రతీ ఒక్కలికి తెలిసిద్ది నా అలాగే ఏంటంటే అందుకు నా నా అలా తెలియడం వల్ల నా గుంటూరు ఫేమస్ అవుతుందని చెప్పి నాకు నాను నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అలాగే నేను నా వరకు వచ్చేసరికి నేను నా ఫ్రెండ్స్ నేను నా అనుకుంటే మాత్రం ఎప్పటికీ వదలను నా నాకనవసరం అనుకుంటే మాత్రం పట్టించుకోను కూడా పట్టించుకోను ఇంకా ఏంటంటే నాకు నా లైఫ్లో నా బెస్ట్ ఫ్రెండ్స్ అనంటే ఫస్ట్ నందిని అమృత అని ఇద్దరుండే వారు వాళ్లిద్దరు అలాగే గాయత్రి ఈళ్ళ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ అనంటే నా ఇంటర్లో ఉన్న ఫ్రెండ్సే చెప్పుకుంటాను కానీ ప్రెసెంట్ అయితే ఎక్కువ నాతో ఉండేది ఇప్పటికీ నాతో ఉన్నది గాయత్రి మాత్రమే ఇంకెవరు లేరు ఇంకా అంత క్లోజ్ అయ్యే వారు ఇంకెవరు లేరు సో నేను అలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నేను చాలా హ్యాప్పీగా ఫీల్ అవుతున్నాను అలాగే మా పేరెంట్స్ కూడా నేనేమన్నా సరే కాదనరు అలాగే నేనెప్పుడన్నా బాధపడతానేమో అని చెప్పి నేను బాధ పడకుండా చూసుకుంటారు